నాకు ఇష్టమైన నృత్య కళాకారులలో ప్రభుదేవ గారు చాలా ముఖ్యమైన వారండి నాకు అతను మన ఇండియన్ మైకల్ జాక్సన్ అని కూడా పేరు అతనికి వచ్చింది అదే వాళ్ళ తండ్రి సహకారంతో మన తండ్రి సుందరం మాస్టర్ అనే సహకారంతో అతను ఇరవై ఐదు సంవత్సరాలుగా మన తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళం ఇవన్నీ సినిమాలలో కూడా అతను చాలా ప్రకృతిగా సినిగా పనిచేసాడు అతను చూ బాగా చాలా స్ట్రగుల్స్ అనుభవించాడు అతను ఎలా అంటే ఇప్పుడు మనం అంత పెద్ద పేరు తెచ్చుకోవాలి అంటే ఎంత కష్టపడాలో అతను అంత కష్టపడి ఆ పేరు తెచ్చుకోవడం చాలా చాలా అనుభవం అనుభం ఉన్న సినీ సినీ ఇండస్ట్రీలో ఆ డ్యాన్సర్గా అంత అనుభవం తెచ్చుకున్నాను అంటే చాలా గ్రేట్ అది అతనికి ఇంకా రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి మన సినీ ఇండస్ట్రీలో